మా స్వస్థలం లేదా సొంత ఊరు విషయంలో మీకు ఇష్టమైన విషయం ఏమిటంటే అండి మొట్టమొదటిగా నాకు ఇష్టమైన విషయం ఏమిటంటే అక్కడి జనం యొక్క ఆప్యాయత అండి నేను ఇప్పుడు కూడా మర్చిపోలేనండి ఎందుకంటే నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమగా అయితే మమ్మల్ని పలకరించడం జరిగేది ఎంతో ఆప్యాయంగా వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మేము కూడా మేము ఖచ్చితంగా అక్కడ ఉండాలండి లేకపోతే వాళ్ళు ఒప్పుకునేవారు కాదు సో ఇది నా సొంత ఊరికి సంబంధించిన నచ్చిన విషయం ఏంటి రెండోది వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్న వాతావరణం అండీ ఆ వాతావరణం కూడా ఏంటంటే ఎంత ఆహ్లాదకరంగా ఉండేది ప్రొద్దున్నే ఆ పక్షుల యొక్క కిలకిలా రాగాలు అలాగే పొద్దున్నే ఆ వీళ్ళందరూ ఎవరు రైతులందరూ పొలాలకు వెళ్ళడం వాళ్ళందరూ మాట్లాడుకోవడం పెద్దవాళ్ళందరూ సాయంత్రం అయితే చెట్టు దగ్గర కూర్చుని ఆ వాళ్ళ మాట్లాడుకోవడం అప్పుడప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి కథలు చెప్పడం ఇవన్నీ కూడా ఏంటంటే నా సొంత ఊరికి సంబంధించిన వాటిలో ఇష్టమైన విషయాలన్నీ ఇవన్నీ కూడా